క్రీడలు ఆడడం వల్ల మన బాడీ ఫిట్గా ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉండొచ్చు మనం యాక్టివ్గా ఉండొచ్చు మన మెదడులో నరాలు అనేవి బ్రెయిన్ సెల్స్ అనేవి చాలా యాక్టివ్గా ఉంటాయి మనం చాలా మంచిగా ఆరోగ్యకరంగా ఉంటాము మళ్ళీ మనకు జాతీయ స్థాయిల్లో నేషనల్ లెవెల్లో ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు చాలా మంచి పేరు వస్తుంది మనకు ఎలాంటి జబ్బు రాదు మనం మంచిగా ఉండ వచ్చు అండ్ క్రీడలు ఆడడం వల్ల ఇంకెన్నో చాలా ఉపయోగాలున్నాయి సో నేను గేమ్స్ ఆడడం దానికి చాలా ప్రయారిటీ ఇస్తాను యా